నాతో పాటు నాకు తోబుట్టువులు ఒకడున్నాడు వాడు మా తమ్ముడు వాడు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అనేది ఆఖరి సంవత్సరం చదవడం అనేది జరుగుతుంది వాడు నేను చిన్నప్పుడు చాలా ఎక్కువగా కొట్టుకుంటూ ఉండే వాళ్ళం చి అన్నా పడేది కాదు ఉ అన్నా పడేది కాదు ఇప్పడు కొంతగా అలా అలా అలా పెద్ద అవుతున్న కొద్దీ మనకు ఒకసెట్ అనేది వచ్చేసరికి మనకు ఏంటంటే సెట్ అవుతూ ఉంటుంది ఇప్పటికి మనకి వాడి మీద ఉన్న ప్రేమ అభిమానం ఇవన్నీ ఒకసారి ఏంటంటే బయటపడకపోవచ్చు కానీ కష్టం వచ్చినప్పుడు మనకు ఏంటంటే ఇవన్నీ కూడా మనకి బయటపడుతూ ఉంటాయి నేను అడగను కాను నేను చిన్నప్పటినుంచి ఇలాగే ఉంటున్నాం పెద్ద అయ్యాక కూడా ఇలాగే ఉంటాం విడిపోతామా కాని ఆ బంధం విలువు అనేది పెద్ద అవుతున్నకొద్దీ ఇప్పుడు మనకు అనేది తెలుస్తూ ఉంటుంది ఆలోచించి మనం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంటాం అన్నమాట